ఉన్నాయి కదా ఉన్నాయి ఉన్నాయి అది నార్మల్ చిన్న తక్కువ పేజెస్ది ఏమో థర్టీ రూపీస్ ఉంది ఇంకా హై పే ఎక్కువ లార్జ్ బుక్స్ కావాలి అంటే వన్ ట్వంటీ రూపీస్ ఉంది

లేదు యూనిట్ వైజ్ ఉంటుంది డిస్కౌంట్ ఉంటుంది యూనిట్ వైజ్ కూడా ఒక ఫైవ్ బుక్స్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టోటల్ ఎమ్ఆర్పీ మీద అవును కేజీలాగా ఉండదు ఇది క్వాలిటీ బాగుంటుంది మాదగ్గర రూల్డ్ రూల్డ్ బుక్ మంచి ప్రింటర్ దగ్గర వస్తుంది మాకు డైరెక్ట్గా స్టాక్ వస్తుంది ఒకసారి తీసుకోండి కావాలంటే స్టోర్కి కూడా విజిట్ చేయండి పేపర్ క్వాలిటీ బాగుంటే తీసుకోండి ఎక్స్ట్రా కూడా ఏమైన డిస్కౌంట్ అయితే కూడా చూస్తాను ఎన్ని కావాలి మీకు మొత్తం ఓకే ఇది స్టోర్ అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చి విజిట్ చేయండి లేదంటే డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ మీరు మీకు ఓకే అనిపిస్తే ఇక్కడ ఇక్కడ మల్కాజ్గిరి సైడ్ ఉంది డెలివరీ ఆప్షన్ కూడా ఉంది లేదు కొంచెం కాస్ట్ ఉంటుంది నార్మల్ ఒకేలాగా పోస్ట్ అయితే ఏమో వన్ డేలో వస్తుంది దాన్ని డెలివరీ బాండ్ మోడ్ని బట్టి ఉంటుంది

స్టేషనరీ ఐటెం సరే లిస్ట్ ఉంటే పంపించండి నేను మొత్తం ఒకసారి మీకు కొటేషన్ పంపిస్తాను

ఓకే ఇది మన దగ్గర ఇంకా సెకండ్ టైమ్ ఇట్లా పర్చస్ చేస్తే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటాయి

సరే సరే